చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లలు జబ్బులకు అక్కడ పూజారి చెత్తచెప్పు వైద్యమే మందు అనారోగ్యంతో వచ్చేవారికి దెయ్యాలు ఆవహించాయని వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని కొరడాతో బాదుతాడు పిల్లలు లేనివారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు కొందరు గ్రహణం రోజు భోజనం చేయరు అమావాస్య నాడు పెళ్ళి చేసుకోరు గర్భిణులు బయటకు రారు వంట పాత్రలలో నీటిలో గడ్డిపోచలు వేస్తారు గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్ని సేవలు దర్శనాలను రద్దుచేసి ఉదయం పది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఆలయ తలుపులను మూసివేస్తారు బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచి తుమ్ము కాదు అంటారు తుమ్మ తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తుమ్ముయే చెబుతుంది అంటారు నాగమణి నల్ల పసుపు కొమ్ము ఎర్ర కలబంద నేల గుమ్మడికాయ నల్ల పిల్లి ఇరవై గోళ్ళ తాబేలు రెండు తలల పాము వెదురు మనీ లాంటి వాటికి అద్భుత శక్తులు ఉన్నాయని కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో చాలా పల్లెల్లో ప్రజలు తమకు పట్టుకున్న శనిని వదిలించుకోవటానికి ఎవరు చూడకుండా రాత్రులందు కుంకుమ కలిపిన ఎర్రటి అన్నాన్ని కొన్ని కోసిన నిమ్మకాయలను బొగ్గుల్ను మూడు దారుల్లో కలిసే చోట వేస్తారు దానిని తొక్కిన వారికి ఆ దయ్యం పట్టుకుంటుందని నమ్ముతారు బల్లి తన శరీరంపై పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది కానీ బల్లి పడిన వారు స్నానం చేసి కంచి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి కాళ్ళకు మొక్కితే దాని వలన కలిగే అరిష్టము కలగదని నమ్ముతారు చిత్తూరు జిల్లాలో ఎవరైనా ప్రయాణమై బయలుదేరి వెళ్ళేటప్పుడు ముండమోసి పిల్లి గొడ్రాలు బ్రహ్మచారి ఎదురొస్తే వెళ్ళే పని కాదని నమ్ముతారు అలాగే వారు వెళ్ళేటప్పుడు మంగలి చాకలి పిచ్చిది పిల్లల తల్లి ముత్తైదువ దంపతులు ఎదురైతే మంచిదని నమ్ముతారు భర్త బ్ర బ్రహ్మోత్సవాల్లో భూతప్పలు భక్తులను కాళ్ళతో తొక్కిన దాసప్పలు పొంజుతో తలపై కొట్టిన శుభం కలుగుతుందని నమ్మకంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి జాతరలో భక్తులు తొక్కించుకుంటారు కొందరు కాకి తల మీద తన్నితే అది శని వాహనం కనుక శని పడుతుందని యముడి రూపం కనుక మరణిస్తామని బయపడతారు కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులు ఉంటే అన్ని దీపాలు వెలిగించాలి